ప్రయాణ పరిశ్రమకు ఇప్పుడున్న ఆన్లైన్ టెక్నికల్సు ఎంతగానో ఉపయోగపడుతుంది బుకింగ్ కాని ఇది వరకు టికెట్స్ బుక్ చేయాలంటే లైన్లో నిలుచోని ఎంతగానో శ్రమ పడాల్సి ఉండేది ప్రతి ఒక్కరికి టికెట్లు అందాలంటే చాలా కష్టమైయేది మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్లు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఎంతగానో అవస్థ పడేవాళ్లు ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న సేవలు వల్ల టికెట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు ట్రైల్ టికెట్ కావాలంటే ట్రైల్ టికెట్ బస్సు టికెట్ కావాలంటే బస్ టికెట్ ఇలాగ ఎలాంటి టికెట్స్ ఆఖరికి విమానంది కూడా మన ఫోన్స్లో ఉండే బుక్ చేసుకోగలుగుతున్నాం దీనికి రవాణా పరిశ్రమ టెక్నాలజీని ఎంతగానో అభివృద్ధి చేసింది దానికి ఎంతగానో ఉపయోగపడా ఇంటర్నెట్ ఇంటర్నెట్ ద్వారా తెలియనందు వాళ్ళు కూడా ఎంతో చక్కగా ఎలా చేయాలి ఎలా ఉపయోగిస్తే ఎలా బుక్ చేసుకోవాలి అని వీడియోస్ చూడడం వల్ల యూట్యూబ్స్ ఫాలో అవ్వడం వల్ల వాళ్లు కూడా నేర్చుకుంటున్నారు ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా ఉందంటే ఒక వీడియో క్లిక్ చేసి మనం చూడంగానే దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము వాతావరణం గురించే కానీ ఆహారం గురించే గాని ఇలా ప్రతి ఒక్క విషయం టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరు ఫోన్లోకి అందుబాటులో అవుతుంది కావున ఈ టెక్నాలజీని ఎంతగానో అభివృద్ధి చేశారు ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయడం వలన ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంతగానో అభివృద్ధిని ఆ పనులు సులభతరం చేసుకుంటున్నారు దీనికి ఎంతగానో టెక్నాలజీ ఉపయోగపడుతుంది